హలో హలో సార్ చెప్పండి సార్

ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ మేము రీసెంట్గా ఇప్పుడు ఒక కొత్త ఫ్యాక్టరీ చాక్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడుదామణి అనుకుంటున్నాము ఎలా అంటే దాని ఐస్ క్రీమ్ షేప్ మార్చడం కానీ ఫ్లావర్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేద్దామణి అనుకుంటున్నాం సార్ మనం అది పెట్టిన తరువాత మాట్ల మాట్లాడుదాం సార్ దాని గురించి ఏమైన ఐడియాస్ ఉంటే అప్పుడు మనం దాని మీద చేద్దాం సార్ అప్పుడు సార్ మీరు చెప్పింది బాగా ఉంది సార్ మేము చెప్పాం కదా సార్ అది కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాం అని దాంట్లో నుంచి ఖచ్చితంగా మీరు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసి అదే మాకు మీ యొక్క ఇవన్నీ చెప్పలేదు సార్ ఇవన్నీ మాటల్లో అప్పుడు చెప్తే మనం అవి చేయడానికి మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు మనకు ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ మీకు తెలుసు కదా సార్ మీ కస్టమర్ మీరు వచ్చి తీసుకుంటారు కదా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అన్న విషయం మీకు తెలుసుండాలి కదా మనం అక్కడికి వెళ్ళిన తరువాత ఎలా చేయాలి ఏమి చేయాలి అనేది మాట్లాడుదాం సార్

ఓ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్

ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్